అనకాపల్లి జిల్లాలో ముఖ్యమైన ప్రయాణ సౌకర్యాలు ఆటోలు రిక్షాలు కార్లు బస్లు రైలు విమానశ్రయాలు కూడా ప్రభుత్వ రవాణాలు కూడా సామాన్యులకి అందుబాటులోనే ఉన్నాయి సరయిన రీజనబుల్ ఛార్జెస్లోనే ఉన్నాయి సంబంధించిన సమస్యలు ఏవి అంతగా కనిపించడం లేదు విశాఖపట్నంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ నర్సీపట్నం రోడవే స్టేషన్లో ఉన్న రైల్వే స్టేషన్ అనకాపల్లి రైల్వే స్టేషన్ విశాఖ ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి